ఎవరి అమ్మ వారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంది ఎప్పుడూ చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది చెప్పబడింది ఇది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు కవితలు గ్రం గద్యములు తెలుగు సామెతలు సూక్తులు పురాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం చెప్పుకోవచ్చు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈపద్యములలో ప్రతిపధార్దము వచనంలో ఎక్కువగా ఉంటుంది వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వాక్యంలోనే ఉంటాయి కానీ భావం మాత్రము బలమైన అమ్ అర్థమును కలిగి ఉంటుంది మంచిగా ఆలోచించే శక్తి ఉండాలే కానీ ఒక సూక్తి చాలు మనసులో మార్పు రావడానికి అంటారు దేశ భాషలందు తెలుగు గొప్పతనం గురించి చెప్పుకుంటూపోతే మనం తెలుగు గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు భాషలో గొప్ప కవులు ఉన్నారు గొప్ప గొప్ప ఇతిహాసాలు పురాణాలూ అనువదించిన అనువదించిన అవి అన్ని కూడా సంస్కృత భాష నుండి తెలుగునకు తర్జుమా చేసినవి తెలుగు భాషలో కవులకు లోటు లేదు పదాలకు లోటు లేదు మాతృభాష తెలుగు పుస్తకంలో చదవడం పుట్టిననాటినుండి అలవాటు అయిన తెలుగులో ఏపుస్తకం చదివిన అందులో సారాంశం సులువుగా మన మనసులోకి వెళుతుంది తెలుగులో వ్రాయబడిన సాహిత్య పుస్తకాలు చదవడం విషయ జ్ఞానం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉండు ఉంటుంది తెలుగు భాష కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉంది ఎందుకంటే ముందు అవి అన్నియూ సంస్కృత భాషలోనే ఉండేవి తరువాత వాటిని తెలుగులోకి అనువదించారు ఆసక్తి ఉంటే దానిపై మరింత విజ్ఞానం పెంపొందించుకోవడానికి మాతృభాష ఎక్కువగా ఉపయోగపడుతుంది మాతృభాషలోనే అంటే తెలుగులోనే మనము మనము టెక్నాలజీ సైన్సు మ్యాథ్సు స తదితర సబ్జెక్టులు ఇంగ్లీషులో ఎక్కువగా ఉంటాయి కానీ వాటి గురించి మన మాతృభాషలో వివరణ విన్నప్పుడే మనకు త్వరగా అవి అర్ధమవుతాయి అయితే ఇంగ్లీషులో మాతృభాషతో సమానంగా పట్టు ఉన్నవారికి ఏభాషలో విద్య ఉన్నా ఒకటే అవుతుంది కాబట్టి ఇం ఇంగ్లీషులో ఉన్న తెలుగులో వాటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది తెలుగు భాష కాలక్రమంగా అభివృద్ధి చెందుతుంది ఇదివరకైతే ఇంగ్లీష్ మీడియం అని ఉండేవాళ్ళు ఇప్పుడు తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు కూడా చాలా చక్కగా రాయడం పాఠశాలలోని పిల్లలకు తెలుగు బాగా బోధించడం తెలుగును ఒక ప్రత్యేక సబ్జెక్టుగా ఉంచి తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం జరుగుతుంది